నాకు టూరిస్టులతో ఇంటరాక్ట్ అవ్వడం అంటే చాలా ఇష్టము ఎందుకంటే ఆ దేశంలోని విషయాల గురించి తెలుసుకోవచ్చు అదేవిధంగా నాకు ఆర్థికంగా కూడా కలిసి వస్తుంది టూరిస్టులతో ఇంటరాక్ట్ అవ్వడం వలన నేను చాలా కొత్త విషయాలు తెలుసుకోగలుతున్నాను ఇంటరాక్షన్తో నేనైతే చాలా ఎక్కువగా పరిజ్ఞానం పొందుతున్నాను ఇది నాకు కొత్త విషయాలను నేర్పుతుంది కొత్త అనుభవాలను చూపిస్తుంది అంతేవిధంగా ఈ కొత్త పరిచయాల వలన మనకు ఎక్కువగా సోషల్ ఇంటరాక్షన్ అనేది జరిగితుంది దీనివలన మనకు మానసిక ఒత్తిడి అనేది తగ్గుతుంది మనకు బయట ప్రపంచం గురించి తెలుసుకోవడానికి ఈ పర్యాటకులను కలవడం ద్వారా ఇంటరాక్ట్ అవడం ద్వారా మనకు ఆలోచన విధానం పెరుగుతుంది